మేము రీసెంట్గా ఒక ట్రిప్ కెళ్ళామండి మన చిత్తూరు సారీ శ్రీ బాలాజీ డిస్టిక్ నించి మనము మనా హౌ హౌగనికల్ వాటర్ ఫాల్స్కి అండ్ హౌగనికల్ ఫారెస్ట్ ఏరియాకి మేము ట్రిప్ కెళ్ళాము మేము మా ఫ్రెండ్స్ ఒక ముగ్గురు జనాలు మేం పోయినామనమాట సో మొత్తం ట్రిప్పు మేము టూ డేస్ ప్లాన్ చేశాము సో అదేవిధంగా మేము ఫస్ట్ డే అర్లీ ఫస్ట్ డే మార్నింగ్ ఎయిట్ థర్టీ కి మా శ్రీ బాలాజీ డిస్టిక్ శ్రీ బాలాజీ డిస్టిక్ నుంచి మేము స్టార్ట్ అయ్యాము ఇక్కడి నించి బ్యాంగ్లూర్కెళ్లి అక్కడ ఇంకోక ఇద్దరిని పిక్ చేసుకోము పిక్ చేసుకున్నాము సో ఇంకా అక్కడ ఇద్దర్ని పిక్ చేసుకొని ఇంక అక్కడి నించి మేము స్ట్రెయిట్గా మన హోసూర్ మీద హోసూరు కృ హోసూరు మీదుగా మేము కృష్ణగిరి మీదుగా హోగెనికల్ వాటర్ ఫాల్స్కనేది రీచయ్యామనమాట టోటల్గా మాకు అక్కడక్కడ ఆపుకుంటూ టీ కాఫీలు తాక్కుంటూ మేము వెళ్ళడానికి మాకు ఆల్మోస్ట్ ఫోర్ అండ్ హాఫ్ అవర్స్ పట్టింది

సో అదే విధంగా మాకు అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ మాకు తెలిసిన వాళ్ళు మా ఫ్రెండ్కి ఒక్కరికి తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళకి ఫోన్ చేసి ఇలాగ మాకు రూమ్సు ఫుడ్ అంతా కావాలని చెప్పాము అదే విధంగా వాళ్ళకి చెప్తే వాళ్ళు మొత్తము ఓకే చూసుకుంటాం రాండీ అని ఇక్కడికొచ్చాక కాల్ చేయండి అని చెప్పారు సరే హౌగనికల్ ఎంట్రన్స్ అవగానే వాళ్ళకి కాల్ చేసాము వాళ్ళు వచ్చి మమ్మల్ని తీసుకొనెళ్ళి వాళ్ళకు తెలిసిన ఒక మంచి హోటల్ ఒక మంచి రెసిడెన్సిలో మమ్మల్ని దించారనమాట మేము అక్కడికెళ్ళి రూమ్ బుక్ చేసుకున్నాము టూ డేస్కి మొత్తం ఫార్టీ ఎయిట్ అవర్స్ కి బుక్ చేసుకున్నాము ఆల్మోస్ట్ టూ డేస్ అనమాట సో రూమ్ అంతా బుక్ చేసుకున్నాము కాసేపు రెస్ట్ తీసుకున్న తర్వాత మళ్లీ వాళ్ళు వచ్చి అక్కడికి వెళ్లడానికి మాకు ఈవినింగ్ అయిపోయిందనమాట ఫస్ట్ డే మాకు ఈవినింగ్ అయిపోయింది అక్కడికి రీచ్ అవడానికి ఒక ఆ ఆల్మోస్ట్ సిక్సు సిక్స్ థర్టీ అయిపోయింది మాకు హొగెనికల్ రీచ్ అవడానికి సో మేము వాళ్ళని నైట్ క్యాంపు ఇలాగ అక్కడ మనకి కావేరి రివర్ ఉంటుంది కాబట్టి టూ ఫారెస్ట్స్ మధ్యలో వాళ్ళని ఆ రెండు ఫారెస్ట్ మధ్యలో మాకు నది ఒడ్డున మాకు ఫైర్ క్యాంప్ కావాలి అంటే వాళ్ళు సరే రెడీ చేస్తాము అని చెప్పి మాకు చెప్పేసి వెళ్ళారనమాట సరే వాళ్ళు మొత్తము అన్నీ పరిస్థితి అవన్నీ అన్నీ చూసుకొని మాకొచ్చి అండ్ ఫుడ్డుది మొత్తం నాన్ వెజ్ ఫుడ్డుది ఫిష్షు చికెను మొత్తము వాళ్ళని మొత్తం సెట్ చేసుకొని మాకొచ్చి చెప్పారనమాట ఇలాగ ఓకే మొత్తం సెట్ చేశామని ఒక సెవెన్ థర్టీకి మేము స్టార్ట్ అయ్యాము మా రూమ్లో నించి సెవెన్ థర్టీ కి స్టార్ట్ అయితే అక్కడ బీచ్ రోడ్డుకి వెళ్లడానికి కొంత దూరం కొంచెం రూమ్ నుంచి కొంచం దూరం కారులో వెళ్ళాము ఇంక అక్కడ వెళ్ళి ఒక చోట మేము కార్ పార్క్ చేసి అక్కడ నించి ఇంక వాళ్ళు మన తట్ట పడవ ఉంటుంది కదండి ఆ తట్ట పడవలోనే వెళ్ళాలనమాట ఇంక వాళ్ళు దాంట్లో తీసుకోనెళ్ళినారు నైట్ టైంలో రివరు రివర్ ఫ్లో అయితే ఫుల్లుగా ఉంది ఆ నైట్ టైము టూ సైడ్స్ ఫారెస్టు ఆ సౌండ్సు ఫారెస్ట్లో నుంచి వచ్చే సౌండ్లు జంతువుల్ సౌండ్సు అండ్ అదే విధంగా మనకి అటు పక్క ఫారెస్ కర్ణాటక ఇటు పక్క ఫారెస్ట్ తమిళనాడు సో మనకి ఫుల్లు ఎట్లా ఉండిందంటే ఆ ఫీలింగ్ ఆ టైంలో చాలా భయమేస్తూ ఉంటుంది ఆ వాటర్లో నైట్ టైమ్ వెళ్ళాలంటే మనకి ఆ పక్కనించి ఈ పక్కనించి సౌండ్సు అబ్బ ఎంత డేంజర్గా భయంగా ఉండిందంటే కానీ వాళ్ళు చెప్తూనే ఉన్నారు ఏం భయపడద్దు ఇదంతా నార్మలే అని కానీ మనకక్కడ ఫస్ట్ టైము అండ్ మనకి లైటింగ్ ఏముండదు ఫోన్ టార్చు అండ్ అదే విధంగా మన నార్మల్ టార్చ్ వేసుకొని వెళ్తూ ఉంటే వాళ్ళు వెళ్తు ఉన్నామక్కడ ఫారెస్ట్లో నించి జంతువుల సౌండ్సు అబ్బా చాలా భయంకరంగా చాలా భయం భయంగా ఉండింది వాళ్ళు అదే విధంగా సేఫ్గా మమ్మల్ని ఆ తట్ట పడవలో తీసుకోనెళ్ళి ఒక

అండ్ అక్కడ మేము అదేవిధంగా సౌండ్సు ఏమి అలో లేదు కాబట్టి చాలా తక్కువ సౌండ్స్లో ఫోన్లో సాంగ్స్ సాంగ్స్ పెట్టుకొని ఆ ఫైరు ఫైర్ క్యాంపుఫైర్ చుట్టూ డ్యాన్స్లు వేయడము ఆల్కహాల్ వేయడము తీసుకోవడము అదేవిధంగా వాళ్ళు మనకి ఫిష్ ఫ్రై చేసి ఇచ్చా చేసి ఇచ్చారు చాలా టేస్టీగా మంచిగా ఉండింది అండ్ అక్కడే ఒక నైటు టెన్ టెన్ థర్టీ వరకు ఉన్నాము ఇంక దాని పైన ఉంటే పోలీస్ ప్రాబ్లమోస్తుందనేసి వాళ్లు టెన్ టెన్ థర్టీ నే లాస్ట్ అన్నారు సో అదే విధంగా మేము ఆ టెన్ టెన్ థర్టీ వరకు అక్కడ ఉండేసి మళ్ళీ రిటర్న్ అదే తట్ట పడవలోనే మేము రిటను అక్కడకు వచ్చి కార్ తీసుకొని రూమ్కొచ్చాము అండ్ వాళ్ళు మాకు మేము ఆల్రెడీ చెప్పినా ఫిష్ కర్రీ అండ్ మనకి చికెన్ కర్రీ అండ్ ముద్ద రైసు ఇవన్నీ మాకు తెచ్చిచ్చారనమాట రూమ్కే రూమ్కే తెచ్చిచ్చారు మా హోటల్ రూమ్కే సో మేమంతా తినేసి మేము పడుకున్నాము ఇంక నెక్స్ట్ డే మార్నింగ్ ఎయిట్ థర్టీకి లేచి ఎయిట్ థర్టీకి లేచి ఇంక అక్కడ సైట్ సీఇంగ్సు అండ్ వాటర్ ఫాల్స్ దగ్గరికి వెళ్ళాము వాళ్ళు తట్ట పడవలోనే వాళ్ళ వాళ్ళు వాళ్ళే ఉన్నిందంటే ఇంక వాళ్ళే మమ్మల్ని అక్కడికి తీసుకెళ్లారు ఇంక అక్కడికి తీసికెళ్ళిన తర్వాత కొంచెం దూరం వెళ్ళితే మళ్ళీ మనకి ఒక ల్యాండ్ అనేది వస్తుందనమాట ఆ రివర్లోనే తక్కువ ఫ్లో ఉన్నప్పుడు సో అక్కడికి వెళ్లి ఇంక అక్కడ అంతా బాగా వాటర్లో వాటర్ గేమ్స్ అంతా బాగా ఎంజాయ్ చేశాము ఒక లెవన్ థర్టీ వరకు లెవన్ థర్టీ ట్వల్వ్ వరకు అక్కడే ఎంజాయ్ చేసాము ఇంక దాన్ తర్వాత మళ్లీ నిన్న నైట్ వెళ్ళినా ప్లేస్కి ప్లేస్కే తీసుకెళ్ళండి మాకు నిన్న నైట్ అక్కడ చాలా తక్కువ టైం ఎంజాయ్ చేసాము అంటే వాళ్ళు మళ్ళీ అక్కడికే తీసుకొని వెళ్ళారు మళ్ళీ మేము అంతా ఆ వాటర్ ఫాల్స్ దగ్గిర నించి వచ్చి మా కారులో ఇంకా కొంచెం దూరం వెళ్ళి ఆల్కహాలు అండ్ మనకి ఫిషెస్ మళ్లీ తీసుకున్నాము ఈసారి వేరే టైప్ ఆఫ్ ఫిషెస్గా కొనుక్కున్నాము అండ్ అదేవిధంగా చికెన్ పీసెస్ కూడా తీసుకున్నాము మనము బార్బిక్యూ చేస్తామనేసి ఇంక వాళ్ళకి మళ్లీ ఆఫ్టర్నూన్ లంచ్ కూడా అక్కడికే తీసుకొని వచ్చి ఇచ్చేయండి అని చెప్పు సో దానివల్ల వాళ్ళు వాళ్ళ శిష్యులకి వాళ్ళు ఇలాగా ఇంట్లో చేస్తారు మీరు అక్కడికి ప్లేస్కి తీసుకొచ్చేయండి అని వాళ్ళకి చెప్పారు సో వాళ్ళుకా ప్లేసెస్ అంత బాగా తెలుసు కాబట్టి సో అక్కడికి తీసుకొస్తామని చెప్పారు ఇంక వాళ్ళకి క్యాష్ అంతా ఇచ్చేశాము ఇంక ఆల్కహాల్ అన్నీ తీసుకొని మేము మళ్ళీ అదే తట్ట పడవలో కార్ ఒకచోట పార్క్ చేసి ఇదే తట్ట పడవలో మళ్లీ సేమ్ ప్లేస్కి వెళ్ళాము ఈ సారి ఇప్పుడైతే డే టైమ్ కాబట్టి ఎక్కువ సౌండ్సు ఏం లేదు వీవు అయితే చాలా బాగున్నింది టూ సైడ్సు ఫారెస్టు మద్ధిలో మన కావేరి రివరు ఆ రివర్లో పోతూ ఉంటే ఆ ఫ్లో సౌండింగు చాలా బాగుండింది ఆ వ్యూ చూడ్డానికి అండ్ ఆ సౌండ్ వినడానిక్కూడా చాలా బాగుంన్నిందనమాట చాలా మంచి ప్లేస్ ఎదురుగా కొండలు కనిపిస్తూ ప చాలా సూపర్గా ఉన్నింది ఆ వ్యూ అయితే అదే విధంగా తట్ట పడవలో పోతూ పోతూ వాళ్ళు ఒడ్డున ఇంక మళ్లీ ఒక సేఫెస్ట్ ప్లేస్కి రీచ్ చేసేవారనమాట సో అక్కడ దిగిన తర్వాత వాళ్ళు ఇంక చిన్న ఒక మంటేసి అక్కడ ఒక ప్యాన్ పెట్టి ఒక తవా పెట్టేసి ఇంక ఫిష్ ఫ్రై చేస్తా ఉన్నారు

సో మేము ఇంకా మా ఫ్రెండ్స్ అంతా మేము బాగా ఎంజాయ్ చేస్తూ సాంగ్స్ పెట్టుకొని ఫోన్స్ లోని ఇప్పుడు కూడా మనం సౌండ్ పెట్టకూడదు ఎందుకంటే అది ఫారెస్ట్ ఏరియా కాబట్టి అండ్ అదేవిధంగా మనకి జంతువులుంటుంది కాబట్టి మనం సౌండ్స్ ఏమీ పెట్టకూడదు సో అక్కడ మేము అక్కడ బాగా ఎంజాయ్ చేస్తూ ఉన్నాము మేమింక ఆల్కహాల్ చేస్తుంటే ఇంక వాళ్ళకి ఆల్కహాల్ తీసిచ్చాము వాళ్ళు డ్రింక్ చేస్తూ మాకు ఆ ఫిష్ ఫ్రై అండ్ గ్రిల్ చికెను ఇవి బార్బిక్యూ ఇవంతా మాకు చేసిస్తూ ఉన్నారు సో మేము బాగా తింటూ తాగుతూ బాగా ఎంజాయ్ చేస్తూ ఉన్నాము డ్యాన్స్లేస్తూ వాళ్ళతో పాటు సో అదేవిధంగా వాళ్ళ దగ్గర మసాజ్ కూడా ఉంటుంది కాబట్టి ఫుల్ బాడీ మసాజు సో వాళ్ళు మాకు మాకు ఒక్కొక్కరిగా బాడీ మసాజ్ చేస్తూ వస్తూ ఉన్నారు మాకు ఇంకా ఆ బాడీ మసాజ్ ఆల్కహాల్ అన్నీ ఎక్కి మాకి టూ టూ థర్టీ అయింది ఆ టైంకి కరెక్టుగా ఎట్లో మనకి అదే టైంకి ఫుడ్ అనేది కూడా వచ్చిందనమాట వాళ్ళు వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళు తెచ్చి ఇచ్చారు ఫుడ్డు సో ఫుడ్డు ప్లేట్స్ వాటర్ అన్నీ కూడా అక్కడికే వచ్చాయనమాట సో అక్కడికొచ్చిన తర్వాత ఇంక అందరిదీ బాడీ మసాజ్ అయ్యింది ఇంకా అందరూ అక్కడే ఆ రివర్లోనే స్నానాలు చేసుకొని డ్రస్ చేంజ్ చేసుకుని ఇంకా అలాగే ఇంకా ఫుడ్ చేసాము ఫుడ్డు తినేసి ఇంకొంచెం కాసేపు అక్కడే బాగా చల్లగాలి రివర్ వ్యూ సౌండు మౌంటైన్ వ్యూ ఫారెస్ట్ వ్యూ అంతా చూసుకొని బాగా ఎంజాయ్ చేస్తూ సో ఇంక అక్కడి నించి ఒకా ఫోర్ ఓక్ ఫోర్ ఫోర్ థర్టీకి మేమక్కడినించి ఇంక బయల్దేరామనమాట ఇంక మళ్ళీ రూమ్కొచ్చాము సో రూమ్కొచ్చిన తర్వాత ఇంక కాసేపు రూమ్లో రెస్ట్ తీసుకోని ఇంకా నైట్కి మేము రిటన్ అవుదామనుకున్నాము కానీ నైట్ డ్రైవ్ ఎందుకు అనేసి ఇంక మళ్ళీ అక్కడే గమ్ముని అక్కడే రూమ్లోనే ఉన్నాము ఇంక రూమ్లోనే ఉంటూ అక్కడ నైట్ ఒక ఆ విలేజ్లోనే ఒక ఫంక్షను ఫంక్షన్ అంటే ఒక జాతర లాగా ఒకటి ఉన్నిందనమాట సో ఇంక అక్కడ లోకల్ వాళ్ళు మమ్మల్ని అక్కడికి తీసుకెళ్ళారు సో లోకల్ వాళ్ళు అక్కడికి తీసుకెళ్ళారు మేమింక అక్కడా ఆ జాతరలో ఆ నైటు బాగా ఎంజాయ్ చేశాము ఎంజాయ్ చేసి ఇంక రూమ్కొచ్ఛి లెవన్ థర్టీకి అలాగ రూమ్కొచ్చేసి మేం పడుకున్నామనమాట ఇంక మరుసటి రోజు మార్నింగ్ అందరూ బాగా టయర్డ్ అయిపోయాము బాగా డ్రింక్ కాబట్టి సో మరుసటి రోజు అందరు ఇంక టెన్ థర్టీ లెవన్ అయింది అందరు లేసేకి ఇంక అందరు లేచి ఫ్రెష్ అయ్యేసి ఇంక మేము లోకలు మాకు అది హెల్ప్ చేసిన బాగా చేసిన అన్న వాళ్లకు కాల్ చేసి అక్కడికి పిలిపిచ్చుకొని ఇంకా వాళ్లకు ఎక్సట్రాగ ఎంతోకొంత అమౌంట్ ఇచ్చేశాము వాళ్ళు మాకు హెల్ప్ చేసినదానికి ఎక్సట్రా అమౌంట్ ఇచ్చేసి ఇంక మేము రూమ్ చెక్ అవుట్ చేసి మేము అక్కడినించి బయల్దేరేశామనమాట

నేరుగా చిత్తూరు కొ మా శ్రీ బాలాజీ డిస్టిక్ వచ్చేశామనమాట బ్యాంగ్లూర్ నుంచి మళ్ళీ ఇంకొక మేం ఇద్దురే కాబట్టి ఇంక ఎట్లయినా ఇంటికి వెళ్ళిపోవాలి నైట్కి అనేసి మేమింక ఫాస్ట్గా ఇద్దరు మార్చి మార్చి డ్రైవింగ్ చేసుకుంటూ ఆల్మోస్ట్ త్రీ టూ అండ్ ఆఫ్ అవర్ త్రీ అవర్స్లో మా ఊరికి వచ్చేశామనమాట సో ఇలాగ ఎంజాయ్ చేశామండి మేము ఆ ట్రిప్లో